నేను ఇప్పటి వరకు చేసిన అత్యంత సుందరమైన హైక్లో శ్రీశైలంలోని చేసిన గిరిప్రదక్షణ అన్నది చాలా సుందరమైనది నా అనుభవం గురించి చెప్పాలి అంటే మేము దర్శనం కోసం గుడికి వెళ్ళినప్పుడు అక్కడ అనుకోకుండా రథయాత్ర జరుగుతూ ఉన్నది అటు నుంచి పదమూడు కిలోమీటర్లు గల శ్రీశైల గిరి ప్రదక్షణ అనేది పూర్తి చేసాము అనుకోకుండా జరిగిన కూడా అది ఎంతో సంతోషాన్ని ఇచ్చే అనుభవం అది సూర్యాస్తమయం సమయంలో జరిగింది సుమారు ఆరు గంటల ప్రాంతంలో మొదలయ్యి అయిపోయే సరికి ఎనిమిది అయ్యింది దర్శనం అయిపోయి బయటికి వచ్చేసరికి దాదాపు పది అయ్యింది అక్కడ నుంచి ఇంటికి వెళ్ళి అది అంతా సం చాలా ఆనందాన్ని ఇచ్చింది అలాంటి అనుభవం నేను ఇప్పటి వరకు ఎప్పుడు పొందలేదు ఇది నా మొదటి హైక్